హాలో నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో పండగలు బాగా జరుపుతారని విన్నానండి పండగల గురించి మాకు కొంచెం వివరించగలరా అవునండి అయితే పండగల గురించి చాలా బాగా వివరించారు మేము దగ్గరగా ఉండి చూడాలని అనుకుంటున్నాం దగ్గరలో ఏమైనా పండుగలు ఉన్నాయండి అలాగేనండి మీరు చెప్తుంటేనే చాలా ఆసక్తికరంగా ఉన్నది మీరు మాకు పండగల గురించి వివరించినందుకు చాలా ధన్యవాదాలండి